హెల్త్ వర్కర్స్ అంటే నర్స్ అవ్వచ్చు ఆశా వర్కర్స్ అవ్వచ్చు ఇంకా ఫిజియోథెరపిస్ట్ ఈవెన్ డాక్టర్స్ కూడా అందరూ ఇందులోకే వస్తారు వాళ్ళు వాళ్ళని గవర్నమెంట్ ఫస్ట్ అపాయింట్ చేసుకుంటారనమాట అపాయింట్ చేసుకున్నాక వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం అంటూ ఉంటుంది అదొక

ఇలా అంటువ్యాధులు ఏమైనా రోగాలు బారిన పడిన వాళ్ళు కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చిన వాళ్ళంతా కూడా వీళ్ వీళ్ అలాంటి వాళ్ళని వీళ్ళు ట్రీట్ చెయ్యాలి కాబట్టి ఫస్ట్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు అన్నిటికీ అన్ని వ్యాక్సిన్ వేసుకొని అన్నిటికీ రెడీగా ఉండాలి ఇలా అంటువ్యాధులు అవంతా ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అన్నిటినీ క్లీన్గా ఉంచుకోవాలి అన్నిటినీ శానిటైజ్ చేసి వీళ్ళు ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి తర్వాత వాళ్ళని ట్రీట్ చేయాలి